నాకు బైక్లో దూర ప్రాంతాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం దూర ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు నేను నా వద్ద కొన్ని సామాన్లను వెంట తీసుకు వెళతాను దాంతో బ్లాంకెట్ మరియు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు వండుకోవడానికి కొన్ని కిచెన్ సామాన్లు అలాగే వాటర్ బాటిల్స్ మరియు చలివేస్తే కప్పుకోవడానికి దుప్పటి స్వెటర్ తినడానికి కొన్ని తిండి పదార్థాలను బైక్లో వస్తువులతో పాటు ఉంచుతాను అలాగే దూరపు ప్రయాణం చేసేటప్పుడు బండికి పంక్చర్ అయినా ఏదైనా ప్రమాదం జరిగినా మళ్ళీ పంక్చర్ వేసుకోవడానికి కావాలసిన సామాన్లను బండిలో ఉంచుకుంటాను